వ్యవసాయం వ్యవసాయం కోసం మేము చాలా కష్టపడుతున్నాం వ్యవసాయం నుంచి ప్రభుత్వం వ్యవసాయం కోసం ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే ఇప్పుడు ప్రజలు నష్టపోయే ప్రజలు మన రైతులు ఈ వర్షాల వల్ల కాని దాని వల్ల దీని వల్ల నష్టపోయే వాటిని కనీసం గవర్నమెంట్ సంవత్సరానికి ఇంత నష్టపోయే రైతులకు రైతు బీమా అట్లా రైతు బీమా పెట్టారు గాని అలా కాకుండా నష్టపోయిన రైతుల కోసం ఇట్లా ప్రత్యేకించి పర్టికులర్గా రైతులకు ఓ పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇట్లా నష్టపోయినవారికి ఇవ్వడం ఇంకా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఇంకా సబ్సిడీ ఆ మందు బస్తాలు కా నీ ఆ పెస్టిసైడ్స్ కానీ

ఆ నాలుగు కేజీలు పైనే తీసేస్తారు నలభై కేజీలు లక్కే ఇస్తారు తూకం కింద నాలుగు కేజీలు తీసేస్తారు ఇదిగో అట్ల తీసేయడం వల్ల రైతులకు బాగా నష్టం వస్తుంది అన్నట్టు అట్లా కాకుండా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం